ఏడుపెంకులాట కబాడ్డీ ఖోఖో ఇవన్నీ ఎక్కువ ఆడేటోళ్లం మాకు ఇష్టమైన ఆట ఏదంటే ఏడుపెంకలాట అటు ఏడు మంది ఇటు ఏడు మంది రెండు జట్లుగా విడిపోయి ఆడతాము ఏడు పెంకులో ఒక చోట పెట్టి బాల్తో కొట్టి దాన్ని అద్ ఆ పక్కనే ఉండే ఏడుమంది ఒచ్చి దాన్ని పెట్టేటట్టు ఉండాలి బాల్తో ఒకరిని కొట్టామంటే వాళ్ళు ఔట్ అయి పోతారు కావట్టి ప్రతి సారి ఈ ఆటే ఆడుతూ ఉంటాం మేం అందరం కలిసి పద్నాలుగు మంది చేరి ఆడతాం రెండు జట్లుగా విడిపోయి ఆడుకుంటూ ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ ఏమిష్టము ఏడు పెంకలాట అదేవిధంగా కాలేజీలకొస్తే ఎక్కువ షటిలు రింగ్స్ ఇవ్వే ఆడుతూ ఉంటాం షటిలల్లో అయితే టూ టూ మెంబర్స్గా చేరి ఆడుతూ ఉంటాము బ్యాడ్మింట్సనాడతం కిర్కెట్ గానీ ఆడుతూ ఉంటాం ఎక్కువగా మాకు ఎక్కువగా వీలు ఉంటుంది కాబట్టి కిర్కెట్ బ్యాట్స్ బాల్ అవే ఆడుతూ ఉంటాం ఇక్కడ పే ఇంటి దగ్గర అయితే ఎక్కువగా స్టార్ ఆట అదేవిధంగా రాజా రాణి ఇవే ఆడుతూ ఉంటాం అదేవిధంగా క్యారమ్స్ ఇంకా ఎక్కువగా ఆడుతూ ఉంటాం పిల్లలకి గంతలు కట్టి పిలల్లతో ఆడుతూ ఉంటాం కళ్ళకు గంతలు అదే విధంగా గచ్చంగాయలు ఇవన్నీ గానీ ఆడుతూ ఉంటాం ప్రతిసారి పిల్లలతో కొత్త కొత్త ఆటలు నేర్పించడానికే చూస్తూ ఉంటాం స్టార్ ఆటని ఎక్కువగా ఆడతం పిల్లలకి కొంచం ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాం క్విజ్ గేమ్స్ ఆడతం క్విజ్లో కొంచం నాలెడ్జ్ వస్తుంది కాబట్టి క్విజ్ గేమ్స్ ఆడేటట్టు చూసుకుంటూ ఉంటాం పిల్లలకి ఎక్కువగా నేర్పించేదానికే చూస్తూ ఉంటాం మేకు అదే విధంగా కొంచం నాలెడ్జ్ వచ్చేలాగ ఆడే గేమ్స్ మాత్రమే ఆడుకుంటూ ఉంటాం ప్రతి ఒక్క గేమ్ని ఇష్టంగానే ఆడుతూ ఉంటాం ప్రతి సారి వాన పడినప్పుడు గానీ ఎక్కడైనా గానీ కిర్కెట్ అవి ఆడుతూ ఉంటాం రోడ్లల్లో బాగా ఆడుతూ పాడుతూనే ఉంటాం ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాం కాబట్టి మాకెక్కువ అన్ని గేమ్స్ ఇష్టంగానే ఆడుతూ కూర్చుంటూ చేసుకుంటూనే ఉంటాం